ఓకే చెప్పండి డైరీ ఫార్మా సో డైరీ ఫార్మ్ అంటే అంటే ఎక్కడ మీది ఏ స్టేట్ స్టేట్ స్టేట్ అంటే ఓన్లీ మీరు ఒక్కరే పెట్టాలనుకుంటుర్రా అంటే ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అంటే ఇందులో నీకేమన్నా ఎ ఎక్స్పీరియన్స్ ఉందా వినయ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదా వినయ్

పార్ట్నర్షిప్ అంటే నీకు ఎదుటున్న వ్యక్తి నీకు అంటే ఓకే అనిపిస్తే పెట్టేయి

పార్ట్నర్షిప్ వల్ల మనకు ఎక్కువ ఏంటంటే ఈ ఈ లొల్లి లొల్లులు అవి ఇవి చ చ చాలా అవుతాయి అవి ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కాబట్టి మనీ మనీ ఉంటే ఈ పార్ట్నర్షిప్లు ఏం అవసరం లేదు ఓన్గా చేసుకోండి ఏవన్నా వర్కర్స్ వర్కర్సులనీ పెట్టుకోండి అవి మనీ కంటే పార్ట్నర్షిప్ అంటే ఏదన్నా లొల్లి చేస్తే ఏదన్నా లొల్లులేవన్నా అయితే కొంచెం మాట్లాడుకునో మాట్లాడుకుంటుంటే అయితే బెటర్ ఎందుకంటే చాలా మంది పార్ట్నర్షిప్ పెడుతున్నారు కానీ మధ్యలోనే ఏదో వదిలి పెట్టి పోతున్నారు లొల్లులు అవి ఇవి అవి సో ఎంతైనా నేను చెప్పాలి అనుకుంది ఏందంటే ఓన్గా బ్యాంక్ దగ్గర ఏవైనా లోన్ తీసుకుని ఓన్గా పెట్టలనుకుంటేనే బెటర్ వినయ్ మనీయా ఒక బర్రెకి అంటే ఉంటుంది ఉంటాయి వినయ్ ఫిఫ్టీ తౌజండ్ అబవ్ ఉంటుంది వన్ ల్యాక్ దాకా ఉంటుంది ఇస్తాయి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చేది ఉంది మన లోకల్ బజార్లో అయితే ఒక డైలీ ఒక ఫోర్ లీటర్స్ అట్ట ఉంటుంది మార్నింగ్ ఈవెనింగ్ మార్నింగ్ టూ లీటర్స్ ఈవెనింగ్ టూ లీటర్స్ గౌడు బర్రెలు అంటారు కదా ఆ బర్రెలు ఒక సెవెన్ లీటర్స్ ఇస్తుంది మార్నింగ్ సెవెన్ లీటర్స్ అంటే మార్నింగ్ ఈవెనింగ్ ఫోర్టీన్ లీటర్స్ టోటల్గా మనం వన్ లీటర్కి ఎయిటీ టూ ఎయిటీ ఎయిటీ రూపీస్ అంటే మనకు ప్రాఫిట్టే కదా బయట మీకు ఉంటాయి కదా పశువుల పశువులకు సంబంధించినవి గవర్నమెంట్ని కూడా మనము గవర్నమెంట్స్ కూడా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి చేస్తారు

ఓకే వినయ్